నమస్తే సార్ నేను కొన్ని రోజుల క్రితం పాన్ కార్డ్ అప్లై చేశాను అది ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి మీకు కాల్ చేశాను నా పాన్ కార్డ్ రసీదు సంఖ్య ఏసీకె తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా పుట్టిన తేదీ రెండు వేల మూడు డిసెంబర్ ఇరయవ తేదీ